ఆహారం ఆర్డర్ పెట్టినా అది మంచిగా రాకపోవడంతో నేను మళ్ళీ తిరిగి పెట్టాలి అనుకుంటున్నాను అందులో చాలా నూనె ఎక్కువగా ఉంది ఉప్పు కూడా చాలా తక్కువగా ఉంది సరిగ్గా ఉడకలేదు అందువల్ల నేను మళ్ళీ తిరిగి పెట్టాలని అనుకుంటున్నాను ఆర్డర్ పెట్టిన తరువాత అది మంచిగా అనిపిస్తే మళ్ళీ మళ్ళీ పెట్టి అనిపించే విధంగా ఉండాలి కానీ ఇది అలా లేకపోవడంతో నాకు అంతగా నచ్చలేదు అందుకు ఇది నేను మళ్ళీ ఆర్డర్ రిటర్న్ ఇవ్వడానికి సిద్దపడినా ఈ ఆర్డర్ చాలా కఠినంగా ఘాటుగా ఉంది తినడానికి వీలుగా లేదు అందువల్ల నేను మళ్ళీ తిరిగి ఇవ్వడానికి కారణం ఇదే